పెయింటింగ్కు అవసరమైన వస్తువులు పెయింట్లు బ్రష్లు పెయింటింగ్ చేసే కాగితం లేదా కాన్వాస్ మరియు ఇతర సాధనాలు వాటర్ కలర్స్ ఆక్రెలిక్ ఆయిల్ పెయింటింగ్లు ఎక్కువగా ఉపయోగిస్తారు బ్రష్షులు చిన్నవి పెద్దవి త్రివేణి లాంటి రకాలు ఉంటాయి పెయింటింగ్ కోసం కాగితం కాన్వాస్ లేదా బోర్డు వాడచ్చు పెన్సిల్తో డ్రాయింగ్ వేసుకుని తర్వాత రంగులు వేయొచ్చు రంగులు కలిపేందుకు పాలెట్ బ్రష్ శుభ్రం చేసేందుకు నీటి కప్పులు దుస్తువులు చెదరకుండా ఏప్రాన్ గ్లోవ్స్ ఉపయోగిస్తారు ఇవన్నీ కలిపి పెయింటింగ్ని అందంగా సులభంగా చేస్తారు పెయింటింగ్ కోసం ముఖ్యమైన సాధారణమైన పెయింటింగ్లు బ్రష్ పెయింటింగ్ ఉపయోగిస్తారు ఈ సాధారణ చిత్రలేఖనాన్నీ మరియు సులభంగా చేస్తాయి ప్యాలెట్ పెయింట్ కప్పులు వార్నిష్ గ్లౌజ్ ఇలాంటివి పెయింటింగ్ కోసము మనము ఉపయోగిస్తాము